ఐదు లక్షల యాబై ఐదు వేల ఐదు వందల యాబై ఐదు ఆరు లక్షల ఆరవై ఆరు వేల ఆరు వందల ఆరవై ఆరు ఏడు లక్షల డెబ్బై ఏడు వేల ఏడు వందల డెబ్బై ఏడు ఎనిమిది లక్షల ఎనబై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనబై ఎనిమిది తొమ్మిది లక్షల తొంబై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంబై తొమ్మిది